హలో నమస్తే అండి మీరు తెలంగాణ సందర్శనకు వచ్చారు కదా ఇక్కడ చరిత్ర సంస్కృతి గురించి మీకు తెలుసుకోవాలని ఉందా అద్భుతంగా ఉందండి తెలంగాణ అనేది ఒక సంపన్నమైన చరిత్ర కలిగి ఉన్న రాష్ట్రం ఒంగోలు గోల్కొండ హైదరాబాద్ వంటి ప్రాచీన నగరాాలతో ఇది ప్రసిద్ధి చెందింది తెలంగాణ సంస్కృతి చాలా ప్రత్యేకమైంది ఇక్కడ వంటకాలు సంగీతం నృత్యం వస్త్రాలు మరియు కళలు చాలా వైవిధ్యంగా ఉంటాయి అద్భుతమైన ప్రశ్న అడిగారండి తెలంగాణ ప్రజలు చాలా విధేయుడుగా ఉంటారు వాళ్ళు సాధాసీదాగా ఉంటారు వారి సాంప్రదాయాలు గౌరవించి స్థానిక భాషలు తెలుగు హిందీ వాళ్ళు మాట్లాడతారు మీ సందర్శన అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నానండి మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ